హలో చెప్పండి ఓకే

ఓకే

ఓకే

ఓకే అంటే ఇప్పుడు మీరు మీకు ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అంటే మీరు ఎన్ని డేస్కు ఉందామనుకుంటున్నారు ఓకే మీకు ఇక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ రూమ్స్ కానీ రూమ్స్లో మీకు ఇక మొత్తం రూమ్స్ ఉంటాయి మంచి ఫెసిలిటీస్లో ఉంటాయి అండ్ మళ్ళీ ఇక్కడ మ ఇక్కడ మొత్తం మీకు మొత్తం ఇక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం చుట్టి చూపిస్తాం బొర్రా కేవ్స్ కానీ వాటర్ఫాల్స్ గానీ ప్లాంట్సు కాఫీ కాఫీ సీడ్ ప్లాంట్సు మొత్తం తిప్పి చూపిస్తాము మొత్తం నేనే దగ్గర ఉండి మొత్తం చూపిస్తాము మీకు ఇంకా రూమ్స్ ఫెసిలిటీస్ కానీ మీకు హాట్ వాటర్ చెప్పండి రూమ్ రూమ్ రూమ్ చార్జెస్సు ఒక ఫిఫ్టీన్ హండ్రెడు అ ఇంకా తక్కువలో అంటే ఫెసిలిటీస్ ఉంటాయి మేడమ్ చూస్తాం మేము చూసి మీకోసం చేస్తాం తక్కువుకు తక్కువుగు వెహికల్స్లో మొత్తం తీసుకు వెళ్ళి చూపించి మీకు మొత్తం చూపిస్తాము మొత్తం ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ వాటికి అవుతుంది అంటే అప్రాక్సిమేట్గా అంతే మ్యామ్

ఓకే మేడమ్